ముందుగా నేను గ్యాస్ పొయ్యిని శుభ్రంగా ఉంచుకుంటాను ఎందుకంటే అది మంచిగా ఉంటేనే కదా మనం కూడా మంచిగా ఉంటాము అందుకోసమని ఉంచుతాను తర్వాత నేను ఏం చెయ్యాలి అనుకుంటున్నాను అది చేస్తాను నేను ఏదైనా తయారు చెయ్యాలి అనుకున్నప్పుడు దానికి కావాల్సిన సంబంధించిన వస్తువులు ముందుగానే తయారు చేసి పెట్టుకుంటాను ఎందుకంటే జల్దీ తయారవుతాయి కాబట్టి అవి ఏమిటంటే ఒకవేళ నేను ఇడ్లీ చేయని చెయ్యాలనుకుంటున్నాను దానికోసమే ముందుగా నేను ఇడ్లీ రవ్వ అలాగే మినప్పప్పును తీసుకుం తీసుకుంటాను డ్లీ రవ్వ ఒకకేజీ తీసుకుంటే మినప్పప్పు అర్దకిలో తీసుకుంటాను ఎందుకంటే రెండు సమానంగా తీసుకోకూడదు అలా చేస్తే ఇడ్లీలు మెత్తగా రావు అందుకోసమని సమానంగా తీసుకోవద్దు దాని తర్వాత రోజు కాకుండా అదే రోజు రాత్రికి పప్పు మిక్సీకి పట్టుకుంటాను మెత్తగా పట్టుకుంటాను తర్వాత ఆ ఇడ్లీరవ్వను బాగా కడగాలి ఎందుకు అంటే కడగకపోతే మనకి చాలా మంచిగ ఉండదు అందుకోసమని కడుగుతాను కడిగిన తర్వాత ఎందుకంటే అందులో పురుగులు కూడా ఉంటాయి కాబట్టి ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇడ్లీ రవ్వను బాగా కడగా కడుక్కుంటాను తర్వాత నేను ఏదైనా పప్పును గ్రైండర్ పట్టుకుంటాను అది మినప్పప్పును గ్రైండర్ పట్టుకుంటాను పప్పును ఇడ్లీ ఇడ్లీ రవ్వలు కలుపుతాను కలిపిన తరువాత అది ఒక పిండిలాగా వస్తుంది అలాగే చూడచ్చు అందులో ఏది కలపకూడదు కలిపాము అంటే అధి ఖరాబ్ అవుతుంది అందుకోసమని అందులో ఏది కలపవద్దు ఆ తర్వాత రోజు ఆ ఇడ్లీ పిండిని తీసుకొని ముందుగా నేను ఆ ఇడ్లీ పిండిని తయారు చేసుకున్న ఉంటాం కదా అది అందులో సోడా ఉప్పు కలుపుకో కలుపుకోవాలి మనకు తగినంత కలుపుకోవాలి తర్వాత ఇడ్లీ కుక్కర్ను తీసుకోవాలి ఇడ్లీ కుక్కర్ శుభ్రంగా ఉంచు ఉంచుకోవాలి ఎందుకంటే స్టీల్ది అయితే అది తుప్పు పట్టిపోతుంది కాబట్టి ఇడ్లీ కుక్కర్ని కూడా మనం మంచిగా ఉంచుకోవాలి తర్వాత ఇడ్లీ పాత్రలకు నూనె అంటించి కొంచెం కొంచెంగా పిండి వేసుకోవాలి తర్వాత ఆ పాత్రలో పొయ్యి ముట్టించి ఇట్లా దానిమీద ఇడ్లీ కుక్కర్ని పెట్టుకుంటాను తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత తీసి చూస్తాను ఎందుకంటే ఆ ఇడ్లీలు తయారు అయినాయ లేదా అని చూస్తాను ఎందుకంటే ఆ ఇడ్లీలు మెత్తగా ఉన్నాయి ఉంటాయా లేదా అని తీసి తీసి చూడాల్సిన పని మనకు ఉంది కాబట్టి తర్వాత దానికోసం చట్నీ కూడా కావాలి కదా మనకి అందులో నేను చట్నీ కూడా తయారు చేస్తాను దాని కోసం నేను ఒక చట్నీ లేకుంటే సాంబార్ కూడా చేసుకోవచ్చు మన ఇష్టమది ఇలాగైనా తినవచ్చు దానికోసం చిన్న చిన్నవైనా కాని పెద్దవైనా కాని ఉల్లిగడ్డలు తీసుకొని అందులో కొంచెం టమాట చింతపండు కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం కొంతమంది పులుపు తింటారు కొంతమంది పులుపు తినరు అందుకోసమనే పచ్చిమిరపకాయలు అవన్నీ అందులో బాండిలో వేసుకొని కొంచెం వేగాక తర్వాత అది మొత్తం మెల్లగా వేయించుకోవాలి చిన్నగా సింప్ సిమ్లో పెట్టుకొని నింపుకున్న తర్వాత దంచుకోవచ్చు లేదా మిక్సీకి కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళకి ఉంటుంది కాబట్టి నేనైతే మిక్సీలో వేసుకుంటాను తర్వాత లా లోకి చట్నీ ఇడ్లీలోకి చట్నీ కూడా బాగుంటుంది సాంబార్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఏదన్న వేసుకొని చాలా మంది చెక్ చెక్కర కూడా వేసుకొని తింటారు నెయ్యి కూడా వేసుకొని తింటారు అది కూడా తినొచ్చు ఏం కాదు ఇడ్లీలోకి చెట్నీ చాలా బాగుంటది సాంబార్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఏదైనా తినవచ్చు మనం నాకు చాలా ఇష్టం సాంబార్ చాలా ఇష్టం నాకు అందుకని సాంబార్తోనే చాలా తింటాను చెక్ షుగర్ చక్కెర తింటే మంచిగా ఉండదు కాబట్టి చక్కెర తినవద్దు నెయ్యి కూడా తినవద్దు లావు అయిపోతారు పొట్ట కూడా వస్తుంది కాబట్టి ఇడ్లీలోకి నెయ్యి ఎప్పుడు వేసుకోకూడదు దోసలోకి కూడా వేసుకోకూడదు దేనిలోకి అసలు నెయ్యి ఎక్కువ యూస్ చెయొద్దు వాడకూడదు మనం ఎక్కువ నెయ్యిని ఎక్కువ నెయ్యి వాడమనుకో మనకి పొట్ట వస్తుంది లావైపోతారు దమ్మ కూడా వస్తుంది మనుషులకి అందుకని నెయ్యి ఎక్కువ వాడకూడదు నెయ్యి ఎక్కువ వాడకుండా ఏదైనా పదార్థం తిన తినవచ్చు కానీ ఎక్కువ వాడిన నెయ్యి మాత్రం తినకూడదు అది మనకి ఆరో గ్యానికి అనారోగ్యం చేస్తుంది కాబట్టి ఎక్కువ మనం నెయ్యిని యూస్ చేయొద్దు వాడవద్దు ఇడ్లీలోకి సాంబార్లోకి చాలా మంది నెయ్యిని వాడుతారు కానీ అది వాళ్ళ వాడకూడదు వాడినామంటే మంచిగా ఉండదు కాబట్టి వాడకూడదు తర్వాత చట్నీలోకి ఇడ్లీలోకి చట్నీకానీ సాంబార్ కాని తినవచ్చు ఏదైనా మంచిగానే ఉంటుంది కాబట్టి రెండు కలుపుకొని కూడా తినవచ్చు ఇది ఇది ఇలాగే తింటా నేను కూడా మీరుకూడా అలాగే తింటారేమో నాకు తెలియదు కానీ ఇది మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి ఇడ్లీ కాకుండా దోస వడ ఏదైనా కాని తినవచ్చు మనం పొద్దుగల లేసి అందుకని ఇది ఒక్కటే వంట కాదు చాలా వంటలుంటాయి